సూపర్ బైక్లతో లేదా దూర ప్రయాణాలతో సాహస యాత్రలు చేయడం ప్రతీ రైడర్కు మధురైన అనుభవం సాధారణంగా మూడు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణాలు రోజులో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు ఉదాహరణకు హిమాలయ లడాక్ ప్రాంతానికి చేసే ప్రయాణం లేదా దక్షిణ భారతదేశం జ్యోతిర్లింగా యాత్రలు బైకర్లతో ఎంతో ప్రాచుర్యం పొందాయి ఇలాంటి ప్రయాణాలు ప్రణాళికతో నడిపితేనే విజయవంతం అవుతాయ్ దూర ప్రయాణంలో సామాను ఉంచటంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం సాడిల్ బ్యాగ్ ట్యాంక్ బ్యాగ్స్ మరియు వెనుక భాగంలో నిక్షిప్తం చేయగల రా రగిడేందుకు నిరోధకకరమైన బ్యాగ్స్ వినియోగిస్తారు ప్రధానంగా బైక్ బ్యాలన్స్ను దెబ్బ తీయకుండా సామాను సామానంగా ప్యాక్ చేయడం ముఖ్యం కనీస అవసరమైన వ వస్తువులు మాత్రమే తీసుకెళ్ళడం ఉత్తమం నీటితో పాటు హైడ్రేషన్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ ప్రాథమిక మెడికల్ కిట్ కొన్ని అత్యవసర పరికరాలు మరియు అనుభవంలో ఆటంకాలు రాకుండా హెల్మెట్ జాకెట్ వంటి రక్షణ గేర్లు తీసుకెళ్ళటం మంచిది దూర ప్రాంతాల్లో ప్రతీ వంద కిలోమీటర్ నుంచి నూట యాభై కిలోమీటర్ల తర్వాత బైకు ఆపడం సాధారణం ఇంధనం నింపడం స్వల్ప విశ్రాంతి లేదా లైట్ స్నాక్స్ కోసం కొన్ని ప్రాంతాల్లో ఆపడం మంచిది అందమైన ప్రకృతి దృశ్యాలు లేదా అనూహ్యంగా ఎదురయ్యే హాస్యాస్పద సంఘటనను చిరస్తాయి మనసులో నిలిచిపోతాయి ఉదాహరణకు దట్టమైన పొగ మంచులో ఆగి వేడి టీ తాగిన అనుభవం ఒక పర్వత మార్గంలో ఆకస్మికంగా ఎదురైన వర్షం లేదా రోడ్ సైడ్ పాటకంలో కొత్త మిత్రులతో చేసిన సంభాషణ ఇవన్నీ బైకర్ జీవితంలో ప్రత్యేకమైన జ్ఞాపకాలవుతాయి